కరెంట్ షాక్ వల్ల ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చండి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లల్ని మాత్రం కరెంటుకి సంబంధించిన వాటి దగ్గరికి స్విచ్ బోర్డుల దగ్గరికి చార్జింగులు అలాంటి వాటికి వారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా మనం చూసుకోవాలన మాట కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్య చూస్తున్నాను నేను బెడ్ మీదే పిల్లల్ని పడుకోబెట్టేసి ఆ పక్కనే ఛార్జింగ్ పెట్టేసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట గమ్మున వాళ్ళకి తెలీదు కదండీ ఫోన్ మీద అదే చెయ్యి వేస్తే ఒక్కోసారి చార్జింగ్ కూడా మనకి కరెంట్ షాక్ కొడుతుంది అది ఈ మధ్య మనం చూస్తున్నాం కదా కొంచెం ఫోన్లు అవి పేలిపోవడం అలాంటి జాగ్రత్త పడాలి ఎక్కువసేపు అలాగే చార్జింగ్ పెట్టేసి మనం ఎక్కడెక్కడో వెళ్ళిపోకూడదు అది అయిపోయిన తర్వాత కట్టేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే తడి చేతులతో కూడా ఎప్పుడు స్విచ్లు అనేవి ఆన్ చేయకూడదు అలా ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కరెంట్ షాక్ కొడతుంది ఒకవేళ ఫ్యాన్లు లైట్లు ఇలాంటివి ఏమైనా రిపేర్ చేసుకోవాలి అన్న మనం ఏమన్నా బిగించుకోవాలన్నా ఏం చేయాలంటే రబ్బర్ చెప్పులు అనేవి వేసుకోవాలనమాట దీనివల్ల ఏంటంటే కరెంటు షాక్ అనేది కొట్టదు ఇంకా ఏం చేయచ్చు అంటే కొంచెం మనము ఉరుములు మెరుపులు వర్షాలు అలాంటి వచ్చినప్పుడు ఎర్త్ అవుతుండదనమాట కరెంటు ఎక్కువ షాక్ కొడుతూ ఉంటాయి ఏంటంటే ఒక్కసారిగా అన్ని కాలిపోవడం పేలిపోవడం అలాంటివి జరుగుతాయి కాబట్టి అలాంటి అప్పుడు మెయిన్ ఏంటంటే మెయిన్ కట్టేసుకోవాలి అలా కట్టుకున్నప్పుడు మనకి ఏమీ అవదనమాట ఒక ఇంకొకసారి ఏమవుతదంటే సడన్గా మనం గ్యాస్ ఆన్ చేసేయడం మర్చిపోయి యాడికైనా వెళ్ళిపోయిన లేకపోతే పాలు అవి పొంగిపోయి గ్యాస్ ఆన్లో ఉన్నప్పుడు మనం స్విచ్లవి వేయకూడదు అండి దీనివల్ల వెంటనే ప్రమాదాలు జరుగుతాయి అనమాట ఇంకా చెప్పాలంటే బయట ట్రాన్స్ఫారం కింద కానీ ఇంకా కరెంటు ఉన్న ప్రదేశాల్లో వర్షాలు అవి పడేటప్పుడు ముఖ్యంగా వెళ్ళకూడదనమాట అండి ఇంకా మనకి ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి అయితే ఫ్యాను అలాంటివి కూడా లూస్ కనెక్షన్లు ఉన్నప్పుడు మనం ఒక్కోసారి ఫ్యాన్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి లూజ్ కనెక్షన్లు ఉన్నట్లయితే మన చేతికి వెంటనే షాక్ అనేది కొడుతుంది అనమాట కొంచెం ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా మనము చూసుకుంటూ ఉండాలి